సందర్శించినవి అంటే నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం తిరుపతిలో నాకు అక్కడ చెట్లు కనపడతాయి ఇంకా చాలా అద్భుతమైనవి ఇంకా మంచి గ్రీనరీ ఉంటుంది చెట్లు అవోటి ఇవోటి కనపడతాయి అంటే పూలు కనపడతాయి మంచిగా ఉంటుంది చూడడానికి తిరుపతి చాలా అద్భుతంగా ఉంటుంది తిరుపతి అంటే చాలా ప్ర అద్భుతంగా మంచిగా నేచర్ ఉంటుంది హైలెట్గా ఉంటుంది పైనకి ఒక దేవుడు మనం మొక్కడానికి వెళ్దాం చాలా సూపర్గా ఉంటుంది మంచిగా ఉంటుంది తిరుపతి అయితే చాలా హైలెట్గా ఉంటుంది మనం చూసుకోవచ్చు తిరుపతి ఎంతో అద్భుతంగా ఉంటుందో అని చాలా మంచిగా ఉంటుంది తిరుపతి అద్భుతంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది తిరుపతి చూసుకుంటే ఇంకా ఆడ డీర్స్ ఉంటాయి ఎలిఫెంట్స్ ఉంటాయి ఇంకా ప్రజలు మంచిగా ఉంటారు అక్కడ కలిసిమెలిసి సూపర్గా

ఇంకా మనకు నాకు అరకు అంటే ఇష్టం అరకు అంటే కూడా గ్రీనరీ ఉంటుంది చెట్లు ఉంటాయి ఇంకా చెట్లతో పాటు చాలా అద్భుతంగా ఉంటుంది అరకు మంచిగా సూపర్గా ఉంటుంది అరకు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అరకు అరకు చాలా బాగా ఇష్టం నాకు అరకు అంటే సూపర్గా ఇష్టం అక్కడ గ్రీనరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది హైలెట్గా ఉంటుంది ఎంత అంటే అంత మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా మనకు వైజాగ్లో అరకు చాలా బొర్రా కేవ్స్ కూడా ఉంటాయి అరకులో అవి కూడా ఇష్టం చాలా అద్భుతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇంకా ఆ అరకులో ఇంకా మనకు ఆ వైజాగ్ బీచ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం వైజాగ్లో బీచ్ ఉంటుంది బీచ్ అంటే నాకు చాలా ఇష్టం మంచిగా ఇష్టం బీచ్ సూపర్గా ఇష్టం హైలెట్గా ఇష్టం బీచ్ బీచ్లో మనం డ్యాన్స్ చేయవచ్చు ఇంకా అన్నీ చేయవచ్చు ఫిషింగ్ చేయవచ్చు బోటింగ్ చేయవచ్చు స్విమ్మింగ్ చేయవచ్చు స్విమ్మింగ్ అంటే ఫ్రెండ్స్తో వెళ్ళి జాలీగా ఆడుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళి మంచిగా సూపర్గా ఆడుకోవాలి మంచిగా మంచిగా ఉండాలి సూపర్గా ఉండాలి బీచ్ అంటే నాకు చాలా అద్భుతమైన ఇష్టం మీరు కూడా బీచ్కు వెళ్ళండి బీచ్కు వెళితే మీకు కూడా మంచిగా ఉంటుంది బీచ్ అంటే నాకు అయితే మంచిగా ఇష్టం మీరు కూడా బీచ్కు వెళ్ళి ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి మంచిగా ఉండండి సూపర్గా ఉండండి మంచిగా ఉండండి